ఖచ్చితంగా మతపరమైన పద్ధతులు మరియు సంస్కృతాలలో సాంకేతిక ఆవిష్కరణలు ఎలా చేర్చపడినాయో కొన్ని ఉదాహరణలు ప్రచురణ ప్రచురణ యొక్క ఆవిష్కరణ మత గ్రంధాలను విసృత ప్రేక్షకులకు అందుబాటులోకి తెచ్చింది ఈ ఆవిష్కరణ మత ప్రచారం మరియు విద్యను మెరుగుపరచడంలో సహాయ పడింది రవాణా రవాణా యొక్క ఆవిష్కరణ మత నాయకులు మరియు భక్తులు మరింత సులభంగా ప్రయాణించడానికి అనుమతించింది ఈ ఆవిష్కరణ మత కమ్యూనికేషన్ మరియు సహకారాన్ని మెరుగుపరచటంలో సహాయపడింది మాధ్యమం మాధ్యమం యొక్క ఆవిష్కరణ మత సందేశాలను విసృత ప్రేక్షకులకు అందుబాటులో తెచ్చింది ఈ ఆవిష్కరణ మత ప్రచారం మరియు అవగాహన మెరుగుపరచడంలో సహాయపడింది